హలో శ్రీముఖి వెల్నెస్ సెంటరా అండి అంటే ఏమీ కాదండి నేను మాది మాది వైజాగ్ అండి మేము విజయవాడ వచ్చాము మా రిలేషన్స్ వాళ్ళ ఇంటికి అదంటే నేను చాలా వెయిట్ గైన్ అయిపోయిను అన్నమాట డాక్టర్స్ ఒక టెన్ కేజీస్ తగ్గమని చెప్పారు సో నేను అందరినీ కనుక్కుంటే కనుక మీ కాస్మెటిక్ మీ చెప్పారు

అంటే ఈ వెల్నెస్ సెంటర్లో బాగా బాగుంటుంది ట్రీట్మెంట్ గట్రా అని చెప్పారు అంటే ఏమైనా ప్యాకేజీ గట్రా వస్తుందా లేకపోతే ఏంటి కాస్ట్ గట్రా ఎంతని కనుక్కుందామని కాల్ చేశాను

ఓకే అండి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఒక త్రీ మంత్స్ ఇక్కడే స్టే చేస్తాను ఓకే అండి నా వెయిట్ నా వెయిట్ అండి ఇప్పుడు నేను నైంటీ కేజెస్ ఉన్నానండి

ఓకే అండి ఓకే ఓకే ఉన్నాయి మేడం అందుకని వెయిట్ లాస్ అవమని చెప్పారు అన్నమాట తగ్గించుకోమని చెప్పారు వెయిట్ ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే ఓకే అండి ఓకే ఓకే మేడం ఓకే అండి ఓకే మేడం అంటే మేము రేపు అక్కడికి వచ్చిన తర్వాత పే చెయ్యచ్చు కదా అమౌంట్ ఓకే అండి ఓకే అంటే మేము పూర్తిగా తెలుసుకుని మొత్తం అంతాను అప్పుడు అమౌంట్ కట్టటానికి ఓకే చేద్దామని ఓకే అండి ఓకే అండి ఓకే